గత గడిచిపోయిన కొంతకాలం నుండి చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే వారి పంటలు సరిగ్గా పండక లావాదేవీలు రాక నష్టపోతున్నారు మరియు వారి పిల్లలు వ్యవసాయాన్ని నమ్ముకోకుండా చాలామంది పట్టణాలకు వెళ్ళి ఏదో ఒక కూలి పనులు ఎదో ఏదో ఒక చేతివృత్తి పనులు ఏదైనా షాపుల్లో మొదలైన మార్కెటింగల్లో ఏదో ఒక చిన్న తరహాల్లో జ పనిచేస్తున్నారు వారి కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ దేశానికి రైతే వెన్నెముక అనే మాటని రానురాను లేకుండా నాశనం చేస్తున్నారు ఎందుకంటే వారి జీవనాన్ని గడిపి గడిపించుకోవడానికి వారికి ఇంక వేరే మార్గం లేదు ఇంక రైతు పంటలు పండించడం వల్ల చాలామంది నష్టపోయి ప్రాణత్యాగాలు చేస్తున్నారు ఇంకా ప్రాణాలు తీసుకుంటున్నారు వీరికి ప్రభుత్వం నుంచి ఏ సహకారాలు సరిగ్గా అందడంలేదు దాని వలన రైతులకి రైతులమనే పేరుని వాళ్ళే మరిచిపోయి అసలు రైతులుగా ఉండటం కన్నా నార్మల్గా మనుషుల్లా ఉందాం అనుకుని రైతు అన్న పదాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారు అసలు రైతులే లేకుంటే ఇంక మనకి పంటలు పండించేవారు ఎవరు మనకి తినడానికి తిండి పెట్టేవారు ఎవరు అది గవర్నమెంట్ ఇంక వేరే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరూ గుర్తించడం లేక పోవడం దీన్ని మన దురదృష్టం దీనికి కారణం పంటలు సరిగ్గా పండటం లేదు ప పొమరల్లో సారం చాలా తక్కువ అయిపోతోంది మరియు కెమికల్ మందులు ఎక్కువగా వాడుతున్నారు పంటలు పండించడానికి దీని వలన పంటలు నాశనం అవుతున్నాయి మరియు పంటలు ఎదగటం లేవు సరిగ్గా పంట లాభం కూడా రావడంలేదు ఒకవేళ పంటలు సరిగ్గా పండి లాభాలు వచ్చినా కూడా ఈ కొనేవారు దళారీలు రైతులని దోపి దోచుకుని దోపిడీ చేస్తున్నారు వారికి గిట్టుబాటు అయ్యే ధరని కూడా ఇవ్వకుండా వారికి ఎంత నచ్చితే అంత ఇస్తున్నారు కిలోకి పది పై పది ఎనిమిది తొమ్మిది రూపాయలు కాకుండా అయిదు రూపాయలు రెండు రూపాయలు ఇలా చాలా తక్కువ ధరలకి కొనుగోలు చేస్తున్నారు దీనివల్ల దళారీలు మధ్యలో ఉన్నవారు లాభపడుతున్నారే కానీ రైతులకు ఏమాత్రం లాభం చేకూరడంలేదు దీని వలన ప్రభుత్వం కూడా వీరికి సహాయం చేయడం పోవడం మరీ దురదృష్టకరం ఇలా జరగకుండా దళారీలనుంచి రైతులకి మంచి గిట్టుబాటు అయ్యే ధరలు ఇప్పించి వారిని ఉత్సాహపరచి వారి పంటలను పండించి విధంగా అనువదించాలి కానీ అలా చేయడంలేదు ప్రభుత్వం కూడా వీరిని సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల దేశానికి రైతే అనే వెన్నెముక అనే పదాన్నిమరిచిపోవలసి వస్తోంది అందరూ రైతులు గురించి మాట్లాడుతారు కానీ రైతులకి ఎవ్వరూ ముందుకు వెళ్ళి సహాయం చేయటం చెయ్యరు ఒక మాట వరసకి మాట్లాడేవారే తప్ప ఎవ్వరూ అలా చె చెయ్యకపోవటం మన దుష దురదృష్టకరం అలా కాకుండా రైతులు పంటలు బాగా పండించాలని వాళ్ళని ప్రోత్సహించాలి మరియు వాళ్ళకి గ్రామీణ తరహాలు అగ్రికల్చర్ గురించి ఎక్స్ప్లైన్ చెయ్యాలి మరియు వారికి అంతా వివరించి వారికి ఏ పంట వేస్తే ఏ కాలంలో ఏం పండుతుంది ఎలా పండించాలి పండించే విధానంలో మీ ఉపయోగించే తినే వస్తువులు ఏవి వారికి ప దానికి ఎరువులు ఎలా వెయ్యాలి అని కా చెప్పాలి కెమికల్ ఎరువులు కాకుండా నాస్ నాసిరకంగా తయారుచేసే పేడ నుంచి ఎరువులు ఆకులనుండి అలములనుంచి తయారుచేసే ఎరువులు నాసిరకంగా తయారుచేసి అవి రైతులకి అందచేయాలి ఈ కెమికల్ ఎరువులని తక్కువ చేయడం వల్ల మన పంట సారవంతంగా అందుతుంది మరియు ఎక్కువ పండుతుంది అలా అలా చేస్తే తిన్నవారికి కూడా విటమిన్స్ లభిస్తాయి పంట పండించడంలో చాలా శ్రమ కలుగుతుంది కానీ అలా పండించేవన్ పండించని వారు లేకపోతే మన జీవన విధానం ఎలా తయారు అవుతుంది తినడానికి తిండిలేక ట్యాబ్లెట్లు వేసుకుని బతకాల్సిన కాలం వస్తుంది ఎంతకాలం ఈ పిజ్జాలు బర్గర్లు ఎన్ని చైనీస్ ఫుడ్స్ తిన్నా ఇంటికి వచ్చిన తరవాత రాత్రి అన్నమే తినాల్సి వస్తుంది కనుక మనం రైతులని ప్రోత్సహించాలి వారికి ప్రభుత్వం అండదండగా ఉండి వారిని ఉత్సాహపరచి వాళ్ళకి న్యాయబద్ధంగా గవర్నమెంట్ నుంచి పైసలు పంపించి వారికి ఆదుకోవాలి పండించిన పంటకి సరైన ధరలు గిట్టుబాటు అయ్యే ధరలు ఇప్పించాలి వారు పండించిన పంటలు నాశనం కాకుండా వారికి పెద్దపెద్ద గోడౌన్లు ఇవ్వాలి పంటని దాచిపెట్టుకోవడానికి దాచుకోవడానికి ప్రభుత్వం ఇలా వారికి సహాయం చేస్తే అంతకన్నా అదృష్టం రైతులకు మరొకటి ఉండదు ఇంక రైతుబిడ్డలు రైతులులానే ఉంటారు వారి పంటపొలాలు వదిలేసి సిటీలకు వెళ్ళి జాబ్స్ ఏ కూలిపనులు చేసుకోకుండా వారి పనులు వాళ్ళే చేసుకుని వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు అలాగే పంటలు ఎలా పెంపొందించాలి ఎలా పండించాలి అని ఈ ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అగ్రికల్చర్ గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వారి ఎక్స్పెరిమెంట్ల ద్వారా పంటని ఎలా పెంపొందించాలి అనే విషయాన్నే చెప్పాలి వారికి తెలియచేయాలి ఎలా పండించాలి ఎలా పంటలని పెంచాలి ఎలా పంట వేస్తే ఎలా సాగు చెయ్యాలి ఎలా ఎక్కువ దిగుబడి రావాలో రైతులకి అన్నీ చాలా ఈజీ వివరణతో చెప్పాలి అలా చెప్పటం వల్ల రైతుల చైతన్యం వస్తుంది వాళ్ళు పంటని పండించే విధానంలో మార్పులు వస్తాయి ఆ పంటలు పండించే విధానంలో వారికి నైపుణ్యం కొత్తగా నేర్ రూపొందించి నేర్పించాలి ఎలా పండించాలో కూడా వివరించాలి వాళ్ళకి దానికి సరిపడ ఎరువులు మందులు ఈ విత్తనాలు మొదలైనవి గవర్నమెంట్ నుంచైనా కొన్ని పెద్దపెద్ద డబ్బుగల ఉన్నవారు అయిన వారికి సహాయం చేసి ముందుకు నడపాలి దేశానికి వెన్నెముక రైతు అన్నమాట నిజం చెయ్యాలి అలా ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వం మన రైతులను ఎప్పుడు పట్టించుకుని బాగుచేస్తుందో ఏమో